స్కూళ్లలో భోదించే సబ్జెక్టులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ను అనుసరిస్తుంది ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై ప్రకారం స్కూళ్లలో భోదించే ప్రధాన సబ్జెక్టు ఇక్కడ నేను మీకు చెప్తాను తెలుగు ఇంగ్లీష్ హిందీ మరియు ఇతర భాషలు కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇతర సాంకేతిక అంశాలు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం జీవన శాస్త్రం మరియు ఇతర విజ్ఞాన అంశాలు గణితం భౌగోళికం మరియు ఇతర గణిత అంశాలు చరిత్ర రాజకీయ శాస్త్రం మరియు ఇతర సామాజిక అంశాలు సంగీతం నృత్యం మరియు చిత్రలేఖనం ఇతర కళా అంశాలు స్కూళ్లల్లో భోదించే టీచర్లు ఎల్లప్పుడూ బాగుంటారు అనేది నిజం కాదు కొంతమంది టీచర్లు బాగా చదువుకున్నవారు మరియు విద్యార్థులకు మంచి విద్యను అందించగలరు మరికొంత మంది టీచర్లు తక్కువ చదువుకున్నారు లేదా అనుభవం లేని వారు మరియు విద్యార్థులకు మంచి విద్యను అందించలేరు స్కూళ్లలో భోదించే టీచర్లు నాణ్యతను మెరుగుపరచడానికి కొద్ది విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి టీచర్లు మంచి శిక్షణను అందించడం వలన వారు విద్యార్థులకు మంచి విద్యను అందించగలరు టీచర్లకు మంచి చేయి వేతనం మరియు ప్రొత్సాహకాలను అందించడం వలన వారు శ్రద్దగా పనిచేయడానికి ప్రోత్సాహించగలరు టీచర్లకు మంచి పని పరిస్థితులను అందించడం వలన వారు సౌకర్యవంతంగా పని చెయ్యగలరు మరియు విద్యార్థులకు మంచి విద్యను అందించగలరు ఈ అంశాలపై దృష్టి పెట్టుకోవడం ద్వారా మనం స్కూళ్లలో బోధించే టీచర్ల నాణ్యతను మెరుగు పరచగలము